హలో మయూరి హోటలా అండి నా పేరు రోహన్ అండి నేను అరగంటముందు బిరియాని ఆర్డర్ చేశాను అవునండి ధమ్ బిరియాని ప్రాన్స్ బిరియాని మటన్ బిరియాని అయితే ఇప్పుడు నాకు వాటితో పాటు కొన్ని డ్రింక్స్ కావాలండి కోక్ జ్యూస్ మజ్జిగా కూడా కావాలి అవునండి అవునండి మూడు కావాలి నా పాత ఆర్డర్కి ఈ కొత్త ఆర్డర్ను జత చేసి మొత్తం ఎంత అమౌంట్ అయిందో నాకు చెప్తారా పదమూడు వందలా అండీ సరే అండీ నేను మీకు అకౌంట్ ద్వారా పంపిస్తాను మీరు ఆర్డరు నాకు పంపించండి ఓకేనండి ఉంటాను